హలో చెప్పండి మేడం అవును మేడం అవును మేడం నెక్స్ట్ వీకే చెప్పండి మేడం ఆ ఓకే మేడం చెప్తాను మేడం ఇప్పుడు వచ్చి కనకాంబరాలు ఉన్నాయి తరువాత వచ్చి రోజా పూలు ఉన్నాయి ఇది మళ్ళీ వచ్చి జాస్మిన్ ఉంది తరువాత వచ్చేసి బంతి పూలు రెండు రకాలున్నాయి మేడం ముల్లలు ఇవన్నీ ఉన్నాయి మేడం ఇంకా కొన్ని నెక్స్ట్ వీక్ వస్తున్నాయి మీకు ఈ వీక్ కావాలా నెక్స్ట్ వీక్ కావాలా మేడం ఓకే మేడం నేను ప్రస్తుతానికి ఇవన్నీ మాత్రం ఆర్డర్ ఇచ్చేస్తాను ఎందుకంటే ఈ వీక్ ఇస్తేనే ఆర్డరు వచ్చే వారానికి పండగకి ముందు తీసుకొచ్చి ఇస్తారన్నమాట నేను మీకు పండగకి ముందు రోజు ఒకసారి కాల్ చేస్తాను అప్పుడు ఎక్స్ట్రా గా ఏమైనా పూలోస్తే మీకు అవి కూడా మెన్షన్ చేస్తాను మీరు కావాలంటే అది కూడా యాడ్ చేసుకోండి ఓకే నా ఓకే మేడం

అవును ఓకే మేడం మీది ఐతే సరే మేడం తప్పకుండా ఇప్పుడు ఇప్పుడు నాలుగు నాలుగు కేజీలు ఇవన్నీ చె చెప్పేస్తాను నేను వచ్చేవారం వచ్చిన తరువాత మీకు మళ్ళీ మెన్షన్ చేస్తాను ఇది మీ వాట్సాప్ నంబరే కదా మేడం నేను ప్రస్తుతానికి మీరు ఇచ్చిన ఆర్డర్ అన్నీ మీకు డీటెయిల్గా పంపించేస్తాను వాట్సప్లో మళ్ళీ వచ్చేవారం వచ్చాక నేను ఫస్ట్ మీకు వాట్సాప్ చేసేస్తాను ఈ పువ్వులు ఉన్నాయని చెప్పేసి తరువాత ఒకసారి కాల్ చేసి మీ దగ్గర కన్ఫర్మ్ చేసుకుంటాను మళ్ళీ ఆర్డర్ తీసుకుంటాను మేడం ఇది వచ్చేసి రెండు వేల ఐదు వందలు అవుతుంది మేడం కొంచం డిస్కౌంట్ కొంచం డిస్కౌంట్ తప్పకుండా చేపిస్తాను మేడం మీరు ఫస్ట్ టైం మాతో షాపింగ్ చేస్తున్నారు ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ చూసి ఇస్తాను మేడం వచ్చే వారం వచ్చే పూలు కూడా మొత్తం కలిపి మొత్తం బిల్లు ఎంత అవుతుందో చూసుకొని మొత్తానికి కలిపి నేను డిస్కౌంట్ ఇప్పిస్తాను మీకు తప్పకుండా మ్యాడమ్ మీరు ఈ మనీ ని మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు మేడం ఓకేనా ఓకే మేడం తప్పకుండా మీకు మంచి ప్యాకింగ్లో అసలు ఎక్కడ ఏ డ్యామేజ్ ఉండదు పూలు ఎండిపోయి ఉండవు మొత్తం ఫ్రెష్గా ఉంటాయి మేడం మీకు దానికి మేం గ్యారెంటీ మా డెలివరీ బాయ్ కరెక్ట్గా పొద్దున ఏడు గంటలకు తీసుకొచ్చి మీకు డెలివరీ చేసేస్తాడు బిల్ డీటెయిల్స్ మొత్తం దాంట్లోనే మీకు ఆ అబ్బాయి దగ్గరే ఇచ్చి పంపిస్తాను మీరు చూడండి పూలన్నీ చెక్ చేసి ఫ్రెష్గా ఉంటేనే మీరు మనీ తనకి పే చేయండి లేకుంటే తను ఒక నంబర్ ఇస్తాడు ఫోన్పే అయినా చేసేయండి మేడం ముందు అడ్వాన్స్ ఆహా లేదు మేడం అడ్వాన్స్ ఏమి అవసరం లేదు మీరు మొత్తం అన్నీ మీ మీ చేతికి పూలు అందిన తరువాతే మీరు మాకు పే చేయవచ్చు మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం